హలో సార్ హలో సార్ సార్ అంటే మాకు కొంచెం ప్లంబింగ్లో ఇబ్బంది ఉంది బాత్రూంలో సింక్ లీక్ అవుతుంది కొంచెం బాగు చేయగలుగుతారా మా ఏరియా వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ దిల్షుక్నగర్ అండి అంటే మార్నింగ్ టైంలో అయితే బాగుంటుంది ఇవి ట్రావెలింగ్ చార్జెస్ ఎంత అవుతాయండి ఓకే అంటే మాకు ఇంట్లో ట్యాపులు బాగున్నాయి కాకపోతే సింక్ లోపల నుంచి కొంచెం లీక్ అవుతుంది అది బాగు చేయగలుగుతారా అయితే ఆ సింక్లో కొంచెం ఏదో చిన్న రంధ్రము ఏదో రాయి ఆగినట్టుంది అంటే దానివల్ల లీక్ అవుతుంది దాని బాగు చేయాలి అంటే సార్ అంటే ఆ సింకు కాకుండా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ప్లంబింగ్ పనులు అంటే కొంచెం సెట్టింగ్ చేసేది ఉంది పైపులు కూడా పెడతాను అంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ కొంచెం క్వాలిటీ పైపులు తీసుకొనిరండి త్యాంక్ యూ త్యాంక్ యూ